హలో నమస్తే అండీ నా పేరు లతా నేను నాలుగు రోజుల క్రితం మీ వెబ్సైట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టి ఉన్నాను ఈరోజు మార్నింగే వచ్చింది అనమాట ఇప్పుడే ఓపెన్ చేసి చూసాను నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి మొత్తం మేకప్ కిట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి తర్వాత దివాళి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆఫర్లో నేను దసరాకే కొందాం అనుకున్నాను అప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ నాకు అవైలబిలిటీలో లేదు మొన్న చూసినప్పుడు ఉన్నింది అనమాట లాస్ట్ వీక్ చూసినప్పుడు సరే అని చెప్పేసి మొత్తం ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూసాను కాజల్ తర్వాత మస్కారా ఐ లైనరు తర్వాత వచ్చి ఐబ్రో పెన్సిల్ తర్వాత తర్వాత వచ్చి ఐ ఐ షాడో ప్యాలెట్ ఒకటి ఆర్డర్ పెట్టి ఉన్నాను తర్వాత కన్సీలరు తర్వాత వచ్చేసి ఫౌండేషన్ తర్వాత వచ్చి బ్రష్ లిప్ స్టిక్ ఒక ఫోర్ షేడ్స్ ఆర్డర్ పెట్టి ఉన్నాను తర్వాత వచ్చి బాడీ లోషన్ ఒకటి తర్వాత సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ లోషన్ ఒకటి ఆర్డర్ పెట్టి ఉన్నాను ఫుట్ క్రీం ఆర్డర్ పెట్టి ఉన్న తర్వాత వచ్చి నెయిల్ పాలిష్ నాలుగు షెడ్లు ఆర్డర్ పెట్టి ఉన్నాను అనమాట అన్ని ఈరోజే ఓపెన్ చేశాను నేను ఏమన్నా మిస్ అయినా ఏమో చూసాను తర్వాత వచ్చి మేకప్ బ్రష్ కిట్టు ఫుల్గా ఒకటి ఆర్డర్ పెట్టి ఉన్న ట్వంటీ బ్రష్ వస్తుంది అనమాట క్వాలిటీ అయితే మొత్తం బాగా చాలా చాలా బాగుందండి నేను బ్రష్ క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అంటే నేను తీసుకున్న సెట్ వచ్చేసి టు థౌసండు ఆ వర్త్కు ఉండదేమో అనుకున్నాను నేను యాక్చువల్గా బ్రష్ క్వాలిటీస్ అన్ని చాలా సాఫ్ట్గా ఉన్నాయి అసలు ఇంతకుముందు నేను ఒకటి ఆర్డర్ పెట్టిన వేరే సైట్లో ఆ బ్రష్ అయితే వాడేటప్పుడు మొత్తం రాలిపోయేది ఇది బాగా గట్టిగా ఉంది తర్వాత వచ్చి కాజల్ కాజల్ ఈరోజు వాడాను ఫస్ట్ అదే వాడాను అనమాట కాజల్ బాగుంది స్మచ్ ప్రూఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హవర్స్ స్మచ్ ప్రూఫ్ అని ఇచ్చి ఉన్నారు చూద్దాము ఇప్పటికైతే స్మచ్ ప్రూఫె బాగానే ఉంది వాడాను కొంచెం బాగానే ఉంది లిక్విడ్ తర్వాత వచ్చి ఐ లైనర్ కూడా బాగుంది లిక్విడ్ లిక్విడ్ ఐ లైనర్ ఆర్డర్ పెట్టి ఉన్నాను తర్వాత వచ్చి ఐబ్రో పెన్సిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అది కూడా స్మచ్ ప్రూఫె బావుంది బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు కలర్ ఆర్డర్ పెట్టి ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది తర్వాత వచ్చి మస్కరా షేడ్ వచ్చేసి మరి డార్క్గా లేకుండా మరీ లైట్గా లేకుండా కాంపాక్ట్గా ఇప్పుడు అందరూ నో లుక్ మేకప్కి వాడే వాళ్ళందరికీ అది చాలా బాగా యూస్ అవుతుంది నేను రికమండ్ చేస్తున్నాను మరి తిక్కుగా లేదు మరి వాటరిగా లేదు క కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మస్కరా తర్వాత వచ్చి ఐ షాడో ప్యాలెట్ వచ్చి నేను అనుకున్న కలర్స్ అన్ని ఉన్నాయి నేను పిక్చర్లో ఇచ్చిన కలర్స్సే మోస్ట్లీ ఉండదేమో అనుకున్నాను ఎందుకంటే నాకు ప్రీవియస్ పర్చేస్లో అంత ఎక్స్పీరియన్స్ ఉంది వేరే సైట్లో చేసినప్పుడు నేను వేరే కలర్ చేస్తే వారు వేరే కలర్ పంపించడం అలా జరిగింది అనమాట కానీ నేను ఆర్డర్ చేసిన అన్ని షేడ్స్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది చాలా స్మూత్గా ఉంది ఐ షాడో ప్యాలెట్ మొత్తము అంతా మరి గట్టిగా అదే కొంచెం థిక్గా అలా లేకుండా బాగా స్కిన్లోకి బాగా మెల్ట్ అయిపోతుంది బాగుంది ఫౌండేషన్ కూడా నా స్కిన్ టోన్కి తగినట్టే పంపించారు కన్సిలర్ కూడా చాలా బాగుంది నా పింపుల్స్ చిన్న చిన్న మార్క్స్ అన్ని కూడా బాగా కవర్ చేస్తుంది బాగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది తర్వాత వచ్చి లిప్ స్టిక్ ఫోర్ షేడ్స్ చేసి ఉన్నాను కదా మొత్తం మ్యాట్ లిప్ స్టిక్కే చేసి ఉన్నాను చాలా బాగుందండి షేడ్స్ అన్ని లైట్ పింకే నేను ఎక్కువ యూస్ చేసేది ఫోర్ షేడ్స్ పింక్ షే షేడ్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టింది చాలా బాగుంది తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అయితే నేను ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ పెట్టడము ఇంతకుముందు వాడేదాన్ని వట్టి బాడీ లోషన్ మాత్రం వాడే దాన్ని ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ వాడదాం అని చెప్పి చేశాను నార్మల్గా నాకు సన్ స్క్రీన్ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు చాలామంది చెప్తూ ఉంటారు అది వైటిష్ అయిపోతుంది రాసుకుంటే స్కిన్లోకి బ్లెండ్ అవ్వదు సరిగ్గా మంచి కంపెనీ చూసి తీసుకో అని నా ఫ్రెండ్స్ అందరు చెప్పేవాళ్ళు కానీ ఇది బాగా బ్లెం బాగా స్కిన్లో బాగా బ్లెండ్ అయిపోతుంది వైటిష్గా ఏం కనిపించడం లేదు బాడీ లోషన్ కూడా చాలా స్మూత్గా ఉంది తర్వాత నెయిల్ పాలిష్ కూడా ఫోర్ షేడ్స్ ఆర్డర్ పెట్టున్న ఆ ఫోర్ షేడ్స్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కువ ఎక్కువ ఇది స్మెల్ రాకుండా ఎక్కువ కెమికల్స్ స్మెల్ రాకుండా కొంచెం స్మూత్గా చాలా బాగుంది నెయిల్ పాలిష్ కూడా ఫ్రూట్ క్రీమ్ అయితే నేను ఇంకా వాడలేదు ఫ్రూట్ క్రీమ్ వాడాలి అంటే నేను ఆ పగుళ్ళకు తీసుకున్నాను అనమాట ఫ్రూట్ క్రీమ్ నైట్ వాడేదనమాట నైట్ క్రీమ్ అనమాట అది కూడా చాలా బాగుంది స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే ఓవరాల్గా మీ ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి బ్రష్ మేకప్ కిట్ అంతా ఒక ఎత్తు అంటే బ్రష్ అయితే క్వాలిటీ మొత్తం చాలా బాగుంది ఆ బ్రష్తోనే మొత్తం అప్లై చేసి చూసాను క్లీన్ చేయడానికి కూడా బాగుంది చాలా ఈజీగా ఉంది నాకైతే ఓవరాల్గా నచ్చింది అండి నాకు ప్రొడక్ట్స్ మొత్తం కలిపి ఫైవ్ థౌసండ్ పట్టింది ఫస్ట్ పర్చేస్ కాబట్టి మీరు నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది నా మా ఫ్రెండ్స్కి అంత రెకమెండ్ చేశాను నాకు మీ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగా నచ్చిందండి మీ ప్రోడక్ట్ నా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి థ్యాంక్ యూ అండి